అండి నమస్కారమండి ఓనర్ గారు నమస్కారమండి ఓనర్ గారు అదేనండి ఇలాగా ఒక ఫైవ్ సోఫాలకి ఆర్డర్ వచ్చిందండి ఆ పది సోఫాల ఆర్డరును టేకు చెక్కతో చేయించమన్నారండి మన దగ్గరున్న సెంటర్లో హోల్సేల్ సెంటర్ మీదే అని మీ దగ్గరికొచ్చామండి

ముప్పయిదొందలు పట్టేస్తుందండీ ఈ దుంగ కుర్చీ ఎంత పడుతుందండి మాములుగా మనకీ రేట్ ఎంత పడుటుందండి అంతుందండీ

అంటే అలాగంటే మేమూ పని చేస్కునే వాళ్ళమే కదండీ ఒక వెయ్యి రెండు వేలు తగ్గితే మాకూ తగ్గినట్టుంటుంది కదండి అవునయ్య గారు కానీ మాకేమైనా రేపు ఆర్డర్ వచ్చినా మన వాళ్ళందరిని కొట్టు దగ్గరికి పంపుతాము కదండీ దుంగ ఒక ఇరవై ఎనిమిది వేలు చేసుకుంటే మేము పట్టుకెళ్తానికి బాగుంటుంది కదండీ ఒక ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి రండి మాకు దారి ఖర్చులకన్నా అవే ఉంటాయి కదండీ ఇప్పుడు లోడ్ కూడా మేము లారీ అవి విడిగా కట్టాలండి సరే మీరో రేట్ చెప్పండి దాన్ని బట్టి నేను అడుగుతాను ఇంకా మీకిలా తెగకొట్టేలాగా అవ్వడంలేదు కదండీ

ఏండీ చెక్కకి తగ్గించక రవాణాకి తగ్గించక ఇంకెలాగండీ రావాణాకేమన్నా మీరు తగ్గిస్తే చెక్క మీద మేమేసేసుకుంటామండీ రేటు రవాణా మాదీ పంగిరి కాబట్టి మీరొక ఒక మూడు వేలు తెగకొట్టేస్తారా అండీ రవాణ అవునండి ఓకే అండి అయితే ముప్పై ఐదు దుంగలు లోడ్ ఎక్కించేసుకోమంటారా అండి అలాగేనండి మా ఓనర్ గారు వస్తారండి నేను లారీ ఎక్కించేసుకుంటానండి అంటే బిల్ ఒకటి రాయండి మా ఓనర్ గారికి చూపించాలి నేను డబ్బులు కట్టేస్తానండి అలాగేనండి అలాగే సార్